మీరు ప్రత్యేకంగా గర్వించేది ఏదైనా ఎప్పుడైనా గీసారా దాని గురించి చెప్తారా మీ నైపుణ్యాల గురించి మీ తల్లిదండ్రుల స్నేహితులు కస్టమర్లు ఏమనుకుంటున్నారు మీరు అందుకనే ఫీడ్బ్యాకులు మీరు అందుకనే ఫీడ్బ్యాకుల గురించి చెప్తారా మేము నైపుణ్యంగా సాధించింది అంటే పదవ తరగతిలో టెన్ బై టెన్ సాధించడం అనేది చెప్పవచ్చు మా తల్లిదండ్రులు దానిని చూసి ఎంతో ఆనందించారు అలాగే మా స్నేహితులు బంధువులు మిత్రులు అందరూ శుభాకాంక్షలు తెలిపారు అసలు అనుకోకుండా నేను రెండవ తరగతి నుంచి చాలా కష్టంగా చదువుకుంటూ వచ్చాను పదవ తరగతిలో మా ఉపాధ్యాయుల సహాయంతో మేము టెన్ బై టెన్ కొట్టాము టెన్ బై టెన్ కొట్టడంతో నాకు ఎంతో ఆనందంగా అనిపించింది దానివల్ల ఎంతో మంది గర్వంగా చూసారు మా స్నేహితులు తల్లిదండ్రులు అలాగే చాలా మంది బంధుమిత్రులు తెలియని వాళ్ళు కూడా ఉపాధ్యాయులు చాలా అప్రోసించారు అలాగే మెచ్చుకున్నారు తరువాత ఏం చేయాలి ఇంటర్లో బీటెక్లో ఏం చేయాలి ఇలా అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు అనుకోకుండా అలా టెన్ బై టెన్ రావడానికి నేను ఎంతో కృషి చేసాను దాని గురించి ఎవరు అడగలేదు కానీ ఒకసారి మనము గర్వంగా ఏదైనా సాధించినప్పుడు మన విద్యార్థులే గాదు తల్లిదండ్రులైనా ఎవ్వరైనా మనకు సహాయం చేసినా చేయకపోయినా మెచ్చుకుంటారు పలానా వాడు ఇలా చేసాడు పలానా వాడు ఇలా చేసాడు అని చెప్పేసి అలాగే నాకు కూడా చాలా మంది అప్రోచనలు వచ్చాయి నేను ఇంకా ప్రత్యేకంగా అంటే బీటెక్కి ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న రోజుల్లో కష్టంగా అటు కరోనా టైంలో రోజూ చదువుకుంటూ పనికి వెళుతూ రోజు చదువుకుంటూ పనికి వెళుతూ ఆన్లైన్ కోచింగ్ యూట్యూబ్ వీడియోలు ప్రత్యేకంగా క్లాసులు విన్నాను అలా చదువుతూ చదువుతూ మ్యాథ్స్లో వీక్గా ఉన్న నాకు ఇన్స్పిరేషన్తో మోటివేషన్తో తెచ్చుకొని మ్యాథ్స్లో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో టాప్కి టాప్ మార్క్స్ తెచ్చుకొని ఎంసెట్లో పదియు పదివేల ర్యాంకులకు ర్యాంకు వచ్చింది నాకు దానితో మా తల్లిదండ్రులు నన్ను చూసి ఎంతో గర్వంగా మెచ్చుకున్నారు అలాగే వీడు ఇంకొకరికి మార్గదర్శి అని చెబుతూ వచ్చారు నాకు ఎంతో ఆనందం అంటే ఎంతో ఆనందం వేసింది అప్పుడు అది మాటల్లో చెప్పలేనిది ఇలాగే విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఎప్పటికప్పుడు చేస్తున్న పనులను మెచ్చుకునేలా చేసుకోవాలి ఇది అంతా మనకు సహజమనే చెప్పుకోవచ్చు అలాగే ఫీడ్బ్యాగ్ కస్టమర్లు ఒకరోజు నేను హోటల్ మేనేజ్మెంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా పనిచేస్తున్నప్పుడు నేను చేసిన వర్క్కి ఆ కస్టమర్ ఆ క్లైంట్ చాలా ఎంతో బాగా నేర్చుకున్నారు అనుకున్న పేమెంట్ కంటే మరికొంత ఎక్కువనే ఇచ్చారని చెప్పవచ్చు అది హృదయపూర్వకంగా వాళ్ళకి నచ్చి మెచ్చి ఇచ్చారు